నా చిన్నప్పటి నుండి నాకు ఏదైనా సేకరించాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది నా పెద్దవాళ్ళు నాణాలు దాచి ఒక్కటి నాకు ఇచ్చేవారు దాంతో నాణాలు సేకరించాలని కోరిక నాలో కలిగింది దాంతో నాణాల సేకరణ మొదలు పెట్టాను అవి వరుసగా చెల్లు డబ్బు అణా బేడా పావలా అద్ద రూపాయి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు నాణాలు మొదలైనవి సేకరించి దాచిపెట్టే దాన్ని ఇవి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ రోజున వాటిని ప్రదర్శనలో పెట్టారు దాని ద్వారా పిల్లలకి పెద్దలకు పాత నాణాల గురించి తెలిసింది కాబట్టి మొదటి బహుమతిని సాధించాను